ఇయ్యాల రేపు బైకు నడపాలి అంటే ప్రతీ ఒక్కరికీ హెల్మెట్ ఖచ్చితంగా అవసరము హెల్మెట్ లేనిది ప్రయాణం నేరము ఎందుకంటే ఉన్న పాపులేషన్కి ఒక్కొక్కరు పిల్లలు కానీ ఎవరూ కానీ లైసెన్స్ లేకుండా ఏం లేకుండా రోడ్ల పైకి వస్తున్నారు ఎట్లా వడితే అట్లా నడిపిస్తున్నారు సో ప్రతీ ఒక్కరికీ హెల్మెట్ అనేది చాలా అంటే చాలా ముఖ్యమైనది ఇయ్యాల రేపు ఏమైనా దెబ్బలు యాక్సిడెంట్లు అయితే తలలు పగిలిపోతున్నాయి బాడీలు క పనికి రాకుండా పోతున్నాయ్ సో మస్ట్ అండ్ శుడ్గా ప్రతీ ఒక్కరు హెల్మెట్ అనేది ధరించాలి ముఖ్యంగా హెల్మెట్కి అదే అవసరం బైక్ నడిపించేటప్పుడు హెల్మెట్టే అవసరం మీకు ఏదైనా అయితే హెల్మెట్ లేకుండా వెళితే రోడ్డుపై ఎలాంటి ప్రమాదాలు జరిగినా అది మీకే కాదు మీ ఫ్యామిలీకి కూడా నష్టమే అది ఒకవేళ హెల్మెట్ లేకుండా పోతే ప్రభుత్వం రెండు వందల రూపాయల జరిమానా కానీ రాంగ్ రూట్లో వెళితే థౌజండ్ రూపీస్ కానీ అలా కొన్ని జరిమానాలు కొన్ని ఫైన్స్ వేస్తున్నందు వల్ల కొంచం పబ్లిక్ కూడా పాటించడం స్టార్ట్ చేసింది కానీ ఇంకా అందరు పాటిస్తే ఇంకా మంచిదే బయటికి వెళ్ళేటప్పుడు మనం ఎలాంటి డాక్యుమెంట్స్ పక్కాగా తీసుకెళ్ళాలి అని అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సి ఇన్సూరెన్స్ ఇలాంటివి పెట్టుకుని వెళితే ఎక్కడా ఎవరు పట్టుకున్నా ఎవరు పోలీసోళ్ళు ఏ అధికారి మనల్ని ఏమి అనడానికి ఒక మాట అనేది ఉండదు బట్ అన్నీ పెట్టుకోకుండా వెళితే మాత్రం తప్పకుండా మనం ఫైన్స్ అలాంటివి కట్టాల్సి ఉంటుంది బండి దొరికితే మాత్రం మన దగ్గర ఏ ప్రూఫ్స్ ఏ ఆధారం లేకుంటే మాత్రం వాళ్ళు ఫైన్స్ గట్రా వేసే చాన్సె స్ ఉన్నాయి అండ్ బండి ఎవరిది అవి ఇవి అని చాలా విచారాలు అవుతూ ఉంటాయి సో అలాంటివి ఏమి ప్రాబ్లమ్స్ రావద్దంటే ఇలాంటివి డాక్యుమెంట్స్ క్యారీ చేయండి తప్పకుండా హెల్మేట్ మాత్రం మస్ట్ అండ్ శుడ్ కంపల్సరీ ఫర్ ఎవ్రి వన్ అండ్ నా సజేషన్ ఏంటంటే పిల్లలు లైసెన్స్ లేకుండా డ్రైవ్ డ్రైవింగ్ అయితే చేయొద్దండీ అది నా ముఖ్యమైన అంశం అంతే నేను డైలీ నేను అయితే రెగ్యులర్గా లైసెన్స్ తీసుకొని వెళతాను ఆర్సి ఇన్సూరెన్స్ హెల్మెట్ పక్కా అన్నీ ధరించి అన్నీ పెట్టుకుంటాను హెల్మెట్ పెట్టుకుంటాను మాస్క్ కూడా పెట్టుకుంటాను ఇవన్నీ కంపల్సరీ అండి

అందరు తప్పకుండా ఇది పాటించండి అంతే థ్యాంక్ యు